నమస్కారం అండి నేను శ్రీ దేవీ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను అండి సురేష్ గారు ఇల్లు రెంట్కి కావాలని చెప్పారు కదండి అది మా ఇద్దరికి అండి మేమే అండి నిన్న కుదరలేదు అండి పణి ఉండి ఇప్పుడు చూపిస్తారా అండి సరే అండి

సింగల్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కావాలండి అంటే మేము ఇద్దరం కదండి ఇద్దరికి సెపరేట్గా డబుల్ బెడ్రూమ్ కావాలండి ఇదైతే రెంట్ రెంట్ ఎంతండి

డబుల్ బెడ్రూమ్ చూపించండి ఒకసారి పర్లేదు చూపించండి సరే అండి

పర్లేదండి ఇది కూడా రెంట్ ఎంతండి అంత ఉందా అండి ఇంకా ఏమైన ఉన్నాయా అండి ఇదేనా సరే అండి అడ్వాన్స్ ఎంత ఇవ్వాలో చెప్పండి ఇది అయితే బాన బాగా ఉందండి అడ్వాన్స్ చెప్పండి మూడు నెలలా అండి రెండు నెలలు అయితే ఇస్తాం అండి తొమ్మిది వేలు ఉన్నాయండి అంటే రెండు నెలలు ఉంటాం అండి మేము రెస్టారెంట్కు వెళ్ళి ఇంటికి వెళ్ళి వస్తాం అండి ఇంకా

మీకు కమిషన్ ఎంత ఇవ్వమంటారు అండి పది పదిహేను సురేష్ గారైతే మీకు వెయ్యి రూపాయలు ఇవ్వమన్నారు అండి సురేష్ గారు మీకు వెయ్యి రూపాయలు ఇవ్వమన్నారు అండి సురేష్ గారు అయితే వెయ్యి రూపాయలు ఇవ్వమన్నారు అండి మీకు సరే అండి అయితే ఓనర్ గారికి చెప్పండి రేపు పొద్దున్న వస్తాం అండి సరే అండి సరే

ధన్యవాదాలండి